హలో మా చే ఇప్పుడు ఎలక్ట్రిషియనా మాది మెదక్ డిస్టిక్ అండి మా మా చేనులో మోటర్ ఖరాబ్ అయిందండి అది మొన్న ఒక నిన్న నైట్ ఖరాబ్ అయ్యింది తెలవది నైట్ ఖరాబ్ అయినట్టుంది అయితే దాని ఏమి ఖరాబయ్యిందో తెలియదు మీరు ఎప్పుడు వస్తారు మెదక్ డిస్టిక్లో మద్నాపూర్ విలేజ్

ఉంటాం అన్న అన్న ఏమి ఏమిపోవచ్చు అందులా మీరు ఏమి పోయిందనుకుంటుర్రు అక్కడ ఏమంటారు ఉసుక భూమి ఎంత తీసుకుంటారు అన్న ఎమౌంట్ ఎంత తీసుకుంటారు పైసలు ఎంత తీసుకుంటారు అన్న ఎప్పుడొస్తారన్న మరి అన్న చేను నుంచి దగ్గరనేనన్న ఇంటికి మొన్న ఏమైంది అంటే ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయినాయి గాలి వల్ల దానివల్ల ఏమన్నా వైర్స్ ఫెస్టిఫైజ్ అయ్యి లోపల మోటర్ ఏమైనా

స్ట్రాటర్ కూడా మంచిగానే ఉంది స్టాటర్ కూడా మంచిగానే ఉంది అన్నీ చెక్ చేసాను మా ఊరి ఆపరేటర్ని చెక్ చేయించాను రండి రండన్న కొద్దిగా త్వరగా రండన్నా ఎందుకంటే మా చేనులో వాటర్ లేవు రండన్న త్వరగా రండి సరే సరే